హలో డ్రైవర్ ఏజెన్సీ కార్ డ్రైవరా అండి ఏజెన్సీ కార్ డ్రై ఏజెన్సీయా అండి ఏంటండి మేము ఎప్పుడనగా బుక్ చేశాము అరకు వెళ్ళాలి పాడేరు వెళ్ళాలి అని చెప్పి ఉదయం నా నాలుగున్నర ఐదు గంటలకి రమ్మని చెప్పాము కానీ ఇప్పుటికి వచ్చి కూడా రాలేదు అది ఎప్ ఎంత కారణం ఎంతవుతుందండి ఇప్పుటికి వచ్చి ఎనిమిది తొమ్మిది అయ్యింది తొమ్మిదయినా ఇంకా రాకపోతే ఇప్పుడు తొమ్మిది అయింది అక్కడికి ఇప్పుడు వచ్చిన సరే ఎన్ని గంటలకు బయలుదేరి పాడేరు ఎళ్ళేసరికి మూడు అవుతుంది అక్కడ నుంచి అరకు వెళ్ళాలి వెళ్ళేటప్పడికి మధ్యాహ్నం రెండయితే ఇంకేం చూడగలం మళ్ళీ అరకు నుంచి బొర్రాకి వెళ్ళాలి బొర్రా నుంచి రిటర్న్ అవ్వాలంటే రాత్రినిమీద ఏజెన్సీలోని రావడం అంటే ఎంత కష్టమండి ఇంక లేటుగా డ్రైవర్ రాకపోతే రాకపోతే ఎలా అండి మేము ఎప్పుడనగా కాల్ చేసినా సరే వే ఎత్తటంలేదు డ్రైవరు మాకు ఇంతసేపు పట్టింది మీరు ఇంత రావడానికి అసలు ఏదోకారణం చెప్పే వచ్చేస్తాం వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ చేస్తుంటే వా వస్త్నాం వస్త్నాం అన్నారు ఇప్పుడుకి వచ్చి తొమ్మిదయినా కూడా రాలేదు అలా అయితే ఇంకెందుకండి బాబు ఇంత టైం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆ ట్రిప్పుని క్యాన్సల్ చేసుకుంటున్నాం ఇంక వద్దని చెప్పేయండి ఇంకెందుకొచ్చింది మీకు